మీ ద్వారా మీ ద్వారా మీరు తీసుకున్న పాత ఫోటోలు ఉన్నాయా పాత ఫోటోల్లో కొత్త ఫో కొత్త డిజిటల్ ఫోటో గురించి మీ అభిప్రాయం ఏమిటి పాత ఫోటో ఉన్న సెంటిమెంటు ఎక్కువ అన్ అనుకుంటున్నారా నా ప్రకారంగా అయితే పాత ఫోటోలు ఎక్కువ సెంటిమెంట్ అంటాను ఎందుకంటే పాత ఫోటోలో ఉన్న మెమోరీస్ చాలా అంటే చాలా మెమోరీస్ ఉంటాయి పాత ఫోటోలో కొత్త ఫోటోలో మనం ఉన్నామంటే ఉన్నాం అంతే పాత ఫోటోలో అయితే మనం ఉన్నా ఎలా ఉన్నాము ఎలా లేము అవన్నీ తెలుస్తాయి మరియు మనము క్యూట్గా ఉంటాము పాత ఫోటోలో మనం చాలా పాత ఫోటోలో ఉన్నంత ఉన్నంతంగా డిజిటల్ ఫోటోలో ఉండమని నా అభిప్రాయం ఎందుకంటే పాత ఫోటోలో మనం మనము మన అమ్మనాన్న తీసిన ఫోటోలు ఉంటాయి కబట్టి వాటి గుర్తుగా మనం పెట్టుకుంటాము అదే కొత్త ఫోటో అయి డిజిటల్ ఫోటో అయితే జస్ట్ మనము ఏదో ఎలా చేసేసాం అన్నట్టు ఉంటుంది మరియు వాటిని మనం ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఈ మధ్య డిజిటల్ ఫోటో అంటే ఒక మనిషిని ఇలా తీసేసి ఇక్కడ పెడుతున్నారు అంతే నాకు అది నచ్చలేదు ఎందుకంటే డి పాత డిజిటల్ ఫోటోస్ నాకు ఎక్కువగా నచ్చలేదు మరియు పాత ఫోటోలో ఉన్నంత అనుభవం ఇంకెక్కడ ఉండదు ఎందుకంటే పాత ఫోటోలు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే పాత ఫోటోలు ఎక్కువ అంటే ఎక్కువ మెమోరీస్ ఉంటాయి ఎక్కువ అంటే ఎక్కువ స్కూల్లోని మెమరీస్ ఉంటాయి మరియు పాత ఫోటోలో ఉన్నంత అనుభవం మనకి ఎక్కడ దొరకదు ఉండలేదు ఎందుకంటే పాత ఫోటోలో ఉన్నంత వా ఉన్నంత అందంగా డిజిటల్ ఫోటోలో ఉండమని నా అభిప్రాయం ఎందుకంటే పాత ఫోటోలో ఎలా ఉన్నాము డిజిటల్లో కూడా అలా కన్నా కొంచెం వ ఎక్కువగా అందంగా పెడతారు అనుకుంటా అంతేగాని కానీ పాత ఫోటోలో ఉన్నంత హ్యాపీనెస్ కొత్త ఫోటోలో డిజిటల్ ఫోటోలో ఉండదని నా అభిప్రాయం ఎందుకంటే పాత ఫోటోలో మనం ఎంత ఆనందంగా ఉంటామో డిజిటల్ ఫోటోలో అంత ఆనందంగా ఉండము పాత ఫోటో ఇలా చూడంగానేకి మనం లా ఇలా చూడంగానే మనకి ఒక ఫీలింగ్ వస్తు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆనందం కలిగిస్తుంది మరియు కొత్త ఫోటోలో మనకి డిజిటల్ ఫోటోలో మకు అంత ఆనందం కల్పియ్యదు నా అభిప్రాయం అది మీ ద్వగరా మీ ద్వగరా మీరు తీసుకున్న పాత ఫోటోలు ఉన్నాయా పాత ఫోటోలో పాత ఫోటోలు కొత్త డిజిటల్ ఫోటో గురించి మీ అభిప్రాయం ఏమిటి తా పాత పాత ఫోటో ఉన్న సెంటిమెంట్స్ ఎక్కువ అననుకుంటారా నా ప్రకారంగా అయితే నేను పాత ఫోటోస్ పాత ఫోటోస్ సెంటిమెంట్ అంటాను ఎందుకంటే పాత ఫోటోస్ నాకు చాలా ఆనందాన్ని కల్పిస్తాయి మరియు ఉన్నంత అనుభవం ఇంకెక్కడ ఉండదు ఇంక కుటుంబం అందరం ఉంటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది పాతది ఇంక డిజిటల్లో జస్ట్ అంటే జస్ట్ ఇలా పెడతారు మన ఫోటోస్ అవన్నీ తీసుకుంటారు తర్వాత దాన్ని కొంచెం అందంగా ప్రిపేర్ చేస్తారు అనుకుంటా అంతేగాని అంతేగాని మరి కొత్త ఫోటోలో ఉన్నంతవరకు ఉండదు అందుకనే నాకు చాలా అంటే చాలా పాత ఫోటోలే నచ్చుతాయి పాత ఫోటోలో ఉన్నంత హ్యా ఆనందం ఇంకెక్కడ దొరకదు అనుకుంటూ ఎన్ని లక్షలు ఇచ్చినా సరే పాత ఫోటో చాలా మంచిది పాత ఫోటోలో ఉన్నంత అనుభవం ఇంకెక్కడ ఉండదు పాత ఫోటోలో బాగుంటాయి వాటిని చూస్తే ఒక ఆనందం కలిగిస్తుంది కాబట్టి మరియు కొత్త డిజిటల్ ఫోటోస్లో కూడా ఆనందం కలిగి కలిగిస్తుంది కానీ ఎక్కువ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఎందుకంటే పాత ఎందుకంటే పా డిజిటల్ కన్నా పాత పాత ఫొటోసే నాకు చాలా ఆనందం కలిగిస్తాయి డిజిటల్ మనము ఉన్నం అంటే ఉన్నాం అంటాను అంతే